వ్యవసాయం కోసం మేము ప్రభుత్వం నుండి ప్ర ప్రభుత్వం నుండి పొందే ప్రయోజనాలు ఏంటంటే సీఎం గారు అనేది రైతు భరోసా అనే స్కీమ్ పెట్టి రైతులకు పదమూడు వేల ఐదు వందలు ఇస్తున్నారు అదేవిధంగా వడ్డీ లేని ఋణాలు బ్యాంకులలో వ్యవసాయ భూమి పట్టా పట్టుకొని వెళితే మనకి ఋణాలు అనేవి ఇస్తారు ఆ ఋణాలకి వడ్డీలు మనం తరచుగా క్రమం తప్పకుండా కట్టడం వల్ల మనకి వడ్డీ లేని ఋణాలు అనేవి వస్తున్నాయి మనం కట్టడం వల్ల ఒక సంవత్సరం పాటు మనం వడ్డీ లేకుండా కడితే ఆ వడ్డీ అనేది మళ్ళీ తిరిగి మన బ్యాంక్ ఖాతాలలో వేస్తుంది ప్రభుత్వం అనేది అదేవిధంగా వ్యవసాయం చెయ్ చేయడం కోసం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి మనకి అందుబాటులో ఉండేలాగా పరికరాలని ఇస్తున్నారు అదేవిధంగా మా మందులు కొట్టు పంపు అదేవిధంగా ట్రాక్టర్లు అదేవిధంగా మనకి భూమిలో కావలసిన రసాయనాల కోసం యూరియా అలాంటివి అన్నీ కూడా మనకి ప్రభుత్వం అనేది అందిస్తుంది